నమస్తే అండి నా పేరు చిత్ర నేను ఒక వారం ముందు మీ వెబ్సైట్ నుంచి కొన్ని ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నానండి నిన్నే వచ్చింది నిన్న నిన్న ఓపెన్ చేద్దామనుకున్నాను కానీ నేను నాకు టైమ్ లేదని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను నాకైతే మీ ప్రొడక్ట్స్ చాలా చాలా బాగా నచ్చిందండి నేను ఆర్డర్ పెట్టింది ఏందంటే దివాళి వస్తుంది కదా దీపావళి మా అమ్మగారికి ఒక చీర మా అత్తమ్మ మా అత్తమ్మ గారికి ఒక చీర నాకు ఒక చీర తర్వాత వచ్చేసి మా పిన్నికి ఒక చీర నాలుగు చీరలు ఆర్డర్ పెట్టున్నాను మీ సైట్ నుంచి అన్ని పట్టుచీరలే అనమాట నాకు వచ్చేసి నాలుగు చీరలకి మొత్తం కలిపి ఆరు వేలు పట్టింది ఆరు వేలు కాదు ఎనిమిది వేలు పట్టిందండి మొత్తం కలిపి మీరు డిస్కౌంట్ అంతా పోను నాకు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పట్టింది మీరు ఫస్ట్ టైమ్ మీ సైట్లో కొంటున్నానని డిస్కౌంట్ ఇచ్చారు దీపావళి డిస్కౌంట్ అని చెప్పేసి చీరలు అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా అత్తగారికి ఇస్తే చాలా బాగుందమ్మా ఎందుకింత ఖర్చు పెట్టి తీసుకున్నావు నాకెందుకు ఇంత ఖర్చు పెట్టి తీసిచ్చావు అని చెప్పారు కానీ రెండువేలకి ఆ పట్టు చీర వచ్చిందనేసి ఎవ్వరు నమ్మలేదండి అది రెండు వేలు అని చెప్తే అది కాస్ట్ చూడడానికి ఐదు వేల రూపాయలు చీరలాగా ఉంది నాకు వచ్చేసి నేను నాకు ఎక్కువ నేను బ్రైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాననమాట నాకు ఆర్డర్ పెట్టుకున్న చీర వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ మా అత్తమ్మ గారికి ఆర్డర్ పెట్టింది మా అత్తమ్మ గారికి బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి మా అత్తమ్మ గారికి బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను మా అమ్మగారు వచ్చేసి వాళ్ళకి కలర్ అంటే పెద్ద ఆప్షన్స్ ఉండదు వాళ్ళకి డిజైన్ బాగుంటే చాలు వాళ్ళెప్పుడ్నుంచో నెమలి ఉండే డిజైన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి నేను అమ్మగారికి వైలెట్ కలర్లో ఒక చీర కొలిచాను మా పిన్ని గారికి వచ్చేసి గ్రీన్ కలర్లో ఒకచీర కొనిచ్చాను అన్నమాట వాల్ వాళ్ల ముగ్గురికి ఎంత బాగా నచ్చిందంటే చీర అసలు నేను రెండు వేల చీర అని చెప్తే అసలు వాళ్ళు నమ్మనే లేదు ఐదు వేల రూపాయల చీర లాగుంది చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు ఎక్కడ కొన్నావు అని కూడా అడిగారు చాలా మంది చూ చూసినవాళ్ళు అంతా అడిగారు ఎక్కడ తీసావు అమ్మ చాలా బాగుంది అని చెప్పారు నేను మీ సైట్ని రెఫర్ చేశాను మా ఫ్రెండ్స్కి కూడా మీ సైట్ గురించి చెప్పాను చీరలైతే చాలా అద్భుతంగా ఉంది నేను రెండు వేల రూపాయలకి ఇస్తున్నారు క్వాలిటీలో కాంప్రమైస్ అవుతారేమో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ పట్టుచీర మీరు పంపించింది మా అత్తమ్మ కూడా చెక్ చేసింది చాలా బాగుంది జరీ వర్క్ కాని తర్వాత వచ్చే క్లాత్ క్వాలిటీ కానీ త్రెడ్ క్వాలిటీ గాని చాలా బాగుందండి విత్ అటాచ్డ్ బ్లౌజ్ పెట్టించి ఉన్నారు దాంట్లో కూడా డిజైన్ అంత చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది మేం పట్టు చీరల కోసం ఎక్కడెక్కడో వెతుకుతాము ఇక్కడ మాకు దగ్గరలో మంచి పట్టు చీరలు ఎక్కడ దొరకదు మేము పోవాలంటే కం కాంచీపురంకే వెళ్ళి చీరలు తీసుకుంటాం నార్మల్గా ఫంక్షన్స్కి అలాగా సరే నేను నార్మల్గా పట్టు చీరలు ఆర్డర్ పెట్టను పండగలకు అలాగా నార్మల్ చీరలే డిజైనర్ చీరలు అవి తీసుకుంటూ ఉంటాము కానీ మీ సైట్లో చూసి డిజైన్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్గా ఉన్నాయి చాలా బాగుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను నేను అయితే చాలా షాక్ అయ్యానండి నాకు ఇంత మంచి క్వాలిటీలో ఇంత తక్కువ రేంజ్లో నాకు అంత మంచి చీరలు పంపించినందుకు చాలా చాలా త్యాంక్స్ అండి మీ వెబ్సైట్కి నా రేటింగ్ వచ్చేసి ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ తరచూ మీ మీ దగ్గరే నేను షాపింగ్ చేస్తాను మీ దగ్గర ఇంక మీదట చీరలు ఏవి కోనాలనుకున్న నార్మల్ నార్మల్ డైలీ వేర్కైనా ఫంక్షన్ వేర్ కైనా అన్నిటికి మీ దగ్గరే తీసుకుంటాను చాలా చాలా త్యాంక్స్ అండి